నమస్తే సార్ నేను హేమంత్ కుమార్ మాట్లాడుతున్నాను నేను సీ ఎస్ సీ రెండవ సంవత్సరం చదువుతున్నాను సర్ నేను ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి మాట్లాడాలనే కాల్ చేస్తున్నాను మీకు అవును సార్ నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు ఇటీవలే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అందువల్ల మా కుటుంబం మొత్తం అక్కడికి పోవాల్సి వచ్చింది నేను హైదరాబాద్లోని కొత్త కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి అందుకే టీ సీ అవసరం ఇప్పుడు మాకు

అవును సార్ మేము చాలా తొందరలో ఉన్నాం నా కొత్త కాలేజ్ ఒక వారం లోపు అడ్మిషన్ తీసుకోవాలి అందుకే త్వరగా టీ సీ కావాలి అవును సార్ నాకు తెలుసు కానీ నేను ఏ పత్రాలు తీసుకురావాలో కొద్దిగా చెప్పండి సరే సరే అప్లికేషన్ రాస్తాను ఇంకా ఏమైనా అవసరమైన పత్రాలు ఉంటే చెప్పండి ఓ నాకు లైబ్రరీ నుండి ఒక బుక్ తీసుకున్నాను నేను అది రేపు రిటర్న్ చేస్తాను ఫీజు సంబంధించి కూడా నా తండ్రితో మాట్లాడి చెక్ చేశాను సార్